మా స్కూల్లో వచ్చేసరికి లైబ్రరీ ఉండేది సో అక్కడ ఏంటంటే మేము తెనాలి రామకృష్ణ స్టోరీస్ ఒకటి అలాగే ఆయన చేసిన చిన్న చిన్న పనులు కాని అలాగే ఆయన స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం సో అవి ఎక్కువ చదివేదాన్ని అలాగే ఇంకా ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఎలా రాజ్యాన్ని పరిపాలించారు అన్న ఒక బుక్కుని చదివాను ఇంకా అలా ఇన్ అలెగ్జాండర్ గురించి కూడా బుక్ చదివాను సో ఇలాంటి ఈ బుక్స్ చదవడం వల్ల నాకంటే కొంచెం మైండ్ ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది సో అలాంటి టైంలో లైబ్రరీకి వెళ్ళి నేను ఈ బుక్స్ ఎక్కువ చదువుతాను ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు వచ్చేసరికి కామెడీ నావల్స్ ఉంటాయి కదా అవి కూడా చదువుతాను లైబ్రరీకి వెళ్ళి పీస్ఫుల్గా అనిపిస్తుంది